తెలంగాణలో ప్రధానంగా జరుపుకునే పండుగలు బతుకమ్మ దసరా సంక్రాంతి ఇంకా బోనాల పండుగ పీర్ల పండుగ శ్రీరామనవమి గణేష్ చతుర్థి ఇలాంటి చాలా పండుగలు జరుపుకుంటాము ఒకొక్క పండుగకి ఒకొక్క సాంప్రదాయం ఒకొక్క ప్రత్యేకత ఉంటుంది బతుకమ్మ పండుగకి పూలతో అలంకరించడం ఆడపడుచులు అందరు పట్టు చీరలు కట్టుకుని ఆడుకోవడం సంతోషపడడం ఇన్ ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకోవడం అది ఒక గౌరమ్మని దేవతని కొలిచే పండుగ